చలికాలంలో జలుబు చలికాలం జలుబు గురించి చెప్పుకోవాలంటే జలుబు ఎక్కువగా అవుతుంది మరీ అది ఒక ప్రతీ తలుపు తీసుకుంటూనే ఉంటాడు అతనికెప్పటికి జలుబు వస్తూనే ఉంటుంది అతను అతనికి అతని మా ఊరులో అతన్నేమని పిలుస్తారంటే చీముడు ముక్కు ప్రశాంత్ అనంటారు అతనికెప్పడికి జలుబస్తూనే ఉంటుంది అతన్ని అతను ఇక్కడ మా ఊరులో అందరికి అవుతాడు అతన్ని అలాగే ఆట పట్టిస్తూనే ఉంటారు జలుబు జలుబుకు ఒక ప్రికాషన్స్ తీసుకోవాలంటే మన ఎక్కువ చలి చలి ప్రదేశంలో ఉండకూడదు చ చలి వాటర్ తాగకూడదు కొంచెం గోరు వెచ్చని వాటరు తాగాలి గోరు వెచ్చని వాటరు తాగాలి అలాగే మనం చలి నీళ్ళతో గానీ ఎక్కువ చలిలో తిరగడం గానీ చేయకూడదు దా దాని వల్ల ఎక్కువ ఎఫెక్టు చూపిస్తుంది అందుకు ఎవరి వల్ల జలుబైనా గానీ ప్రికా టాబ్లెట్ లేదా ఆవిరి పట్టుకోవడం వేడినీళ్ళు తాగడం ఎక్కువ వాటరు తీసుకోవడం ఇలాంటివి చెయ్యాలి ఇలా జాగ్రత్తగానే ఉండాలి మన బ్యాచ్లో ఒకరికి జలుబైందంటే ఆల్మోస్ట్ అది అందరికి సో సోకే అవకాశం ఉంటుంది అదొక అంటువ్యాధి లాంటిది దాన్ని దాంతో చాలా జాగ్రత్తగుండాలి మన ఆల్మోస్ట్ ఆఖరికి కోవి కోవిడ్కింకా యాంటీబయోటిక్ ఉంది గానీ మన ఈ జలుబుకి యాంటీబయోటిక్ లేదు అది ఒక తీ తీవ్రమైన జా వైరస్ లాంటిదే గానీ అంత ఏం ఉండదు కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ జలుబయినప్పుడు దగ్గూ తుమ్ములు ఇలాంటివి ఎక్కువగా వస్తాయి అది ఎప్పుడన్నా మనం మనం మాట్లాడుతూ ఉంటే కొంచెం ఇబ్బంది గాను అలాగే కొంచెం నచ్చదు అందుకే ఎక్కువ ప్రికాషన్సు తీసుకుని దాని గురించి జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో ఇంకా బాగా అవుతుంది వర్షాకాలం వర్షాలకి ఆ వాతావరణ మార్పుల వల్ల మా మన వర్షంలో తడిసి ఎటన్నా వెళ్ళి పనికి పోయొచ్చినా అప్పుడు అది ఆ చలికి వర్షాకాలంలో స్టార్ట్ అయ్యి వే వెళ్తుంది అందుకు మనం ప్రికాషన్స్ అనేది కంపల్సరిగా వాడాలి దాని దానికి యాంటీబయోటిక్ అంటే ఏమి లేదు మన ఇది ట్యాబ్లెట్సు వేసుకోవడం తప్ప దానికి అంతా ఏం ఉండదు కానీ ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా అది మాత్రం తగ్గదు అది ఒక వైరస్ లాంటిది దాని గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి మా నా ప్రశాంతే కాకుండా ఇంకొకతను ఉంటాడు మా ఊళ్ళో విజయ్ అని అతనికి అతనికో ఇప్పడికి ఇప్పుడింకా అతనికి జలుబుతోనే ఉంది వాళ్ళ వల్ల తిరిగి మాకింక జలుబవుతుంది మేము ఇప్పడికి వాళ్ళను అలా అంటూనే ఉంటాం మీ మీకు చేయబట్టే మాకు జలుబవుతోంది లేకపోతే మా మంచిగానే ఉంటాం లేకపోతే మా మీరు మా దగ్గరికి రాకండి అని అంటూనే ఉంటాం వాళ్ళు ఎప్పడికి జలుబుతోనే ఉంటరు మన గోరువెచ్చని వాటర్ తాగాలి మన గోరువెచ్చని వాటర్లో ఇది ట్యాబ్లెట్ ఉంటుంది ఇది ఆవిరి పట్టుకునే దాన్ని తీసుకుని వేసుకుని వాడాలి అలా గోరువెచ్చని నీళ్ళు పొద్దునా సాయంత్రం తీసుకుంటే జలుబును అరికట్టి వేయచ్చు గోరువెచ్చని వాటరు తాగడం వల్ల మనకెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ని హీట్ చేసుకుని తాగడం వల్ల చాలా వైరస్లు రాకుండా కూడా ఉంటాయి గోరువెచ్చని నీళ్ళు అలాగే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పసుపేసుకొని తాగి తాగితే అది ఒక యాంటీబయోటిక్లా కూడా పనిచేస్తుంది జలుబును అరికట్టవేయచ్చు దానితో కూడా అలా చేసుకుంటే మనకు జలుబు రాకుండా ఉండే అవకాశం ఉంది అందువల్ల ఆ ప్రికాషన్స్ని చు చూసుకోవాలి వాడాలి అనుసరించాలి